నేను నా ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడానికి నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఈ యొక్క రన్నింగ్ లేదా జాగింగ్లు ఎలా చేస్తాను అన్నది ఇప్పుడు నేను చెప్పాలని అనుకుంటున్నాను ముందుగా ఉదయము ఐదు గంటలకు నేను నిద్ర లేచి ఆ యొక్క రన్నింగ్ డ్రెస్ వేసుకోని షూస్ వేసుకోని దగ్గరలో ఉన్న గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఉన్న నా స్నేహితులతో కలిసి మూడు రౌండ్లు రన్నింగ్ చేస్తాను ఆ రన్నింగ్ చేసిన తర్వాత శరీరము కొద్దిగా అలసట పొందుతుంది ఆ అలసట పొందిన తర్వాత నేను ఒక రెండు రౌండ్లు జాగింగ్ చేస్తాను ఈ జాగింగ్ చేయడం ద్వారా లేదంటే రన్నింగ్ చేయడం ద్వారా శరీరము కొద్దిగా చెమట పట్టి ఆ యొక్క చెమట ద్వారా శరీరంలో ఉన్న మలినాలు అన్నీ కూడా బయటికి రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రన్నింగ్ చేయడం ద్వారా నా శరీరము కొద్దిగా ఆ రోజంతా కూడా చక్కగా పనిచేయడానికి నన్ను నేను సిద్ధపరచుకోవడానికి సహాయపడుతుంది అదేవిధంగా ఈ యొక్క రన్నింగ్ జాగింగ్ చేసినప్పుడు మనిషిలో లేదంటే నాలో ఎటువంటి స్ట్రెస్ కానీ అలసట కానీ లేదంటే ఎటువంటి వ్యర్థమైన ఆలోచనలు కానీ లేకుండా నన్ను నేను ఆ యొక్క దినానికి పనికి సిద్ధపరచుకోవడానికి సహాయం చేస్తుంది కాబట్టి ఈ యొక్క రన్నింగ్ లేదా జాగింగ్ అనేది ప్రతీ మనిషికి చాలా సంతోషాన్ని ఆహ్లాదాన్ని ఇస్తుంది కాబట్టి చక్కగా ఇది ప్రతీ రోజు కూడా చేయాల్సింది ఒకవేళ ఉదయాన్నే కానీ నేను ఈ యొక్క రన్నింగ్ చేయలేదు అనుకోండి సాయంత్రము నా పని అయిపోయిన తర్వాత సాయంత్రం చీకటి పడే ముందు మళ్ళీ దీన్ని చేస్తాను చేసినప్పుడు ఉదయం నుంచి నేను చేసిన పనికి అలసట పోవస్తుంది కాబట్టి ఈ రన్నింగ్ చేసి చక్కగా ఇంటికి వచ్చి స్నానం చేసి చక్కగా కూర్చున్నప్పుడు అలసట కానీ లేదని చిరాకు కానీ ఏమీ లేకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ ర జాగింగ్లు కానీ రన్నింగ్లు కానీ చేయడం అనేది ప్రతి మనిషి నేర్చుకోవాలి చక్కగా చేసినప్పుడు మనసు ఆహ్లాదంగానూ సంతోషంగానూ ఉంటుంది